నేను ఇప్పుడు అర్జెంట్గా అబిడ్స్ వెళ్ళాలి అక్కడ నేను నా ఫ్రెండ్ని అర్జెంట్గా కలవాలి ఇక్కడ ఏదైనా లోకల్ ట్యాక్సీ కానీ ఆటో కానీ బస్సు కానీ దొరుకుతుందా మీకు తెలుస్తే చెప్పండి ప్లీస్ థ్యాంక్ యూ